నమస్కారం అండి సురేశ్ గారు అదే మరి మీరు ఈవెంట్స్ అవి జరుపుతుంటారని నా స్నేహితుడు చెప్పాడండి నా జగదీష్ ఫ్రెండ్ అది మా చెల్లి మా చెల్లెలి పెళ్లి ఈనెల ఆఖరులో చేద్దామనుకుంటున్నాం కొద్దిగా ఈవెంట్ అనేది ఎలా చేయాలి ఎలా బాగుంటుంది అనేది ఒకసారి చెప్తే మీరు బాగుంటుందని కనుక్కుందాం అని చేసాను అంటే అంటే ఎలా బాగుంటుంది అనేది ఇంటికాడ బాగుంటే ఇంటికాడ బాగుండేలాగా లేకపోతే మండపంలో బాగుంటుంది అంటే మండపంలో లాగా అంటే కొద్దిగా కుటుంబాలు అనేవి ఎక్కువ మంది ఉన్నారులెండి వస్తారు ఎక్కువ మంది అన్ని చేయ్ అదేలేండి అన్ని మీరు చేసే పనులు ఆయితే ఇంకా అన్ని చేయించుకుందాం మెహందీ ఫంక్షన్ ను సంగీత్ క్యాటరింగ్ అన్ని మీ దగ్గరే తీసుకుంటాం బెలూన్స్ డెకరేషను ప్లస్ ఫ్లవర్స్ డెకరేషను కూడా కలిపి ఉండే లాగా కొద్దిగా బాగుండేలాగా చెయ్యొచ్చు ఇలాగా అవునండి అదే వెజ్ అంటే ఇప్పుడు మాకు వారం చేసే వల్ల ఎక్కువ్ వెజ్ తింటారు కాబట్టి కొంత మందికి వెజ్ పెట్టుకొని మిగతా వాళ్ళకి నాన్ వెజ్ పెట్టుకునేలాగా ఎక్కువ శాతం ఈ నెలఖరిలో గాని లేదా నెక్స్ట్ వచ్చే నెలలో ఒకటవ మొదటి వారంలో కాని రెండవ వారం కాని అనుకుంటున్న ముహూర్తం అది ఇది చూసుకొని అప్పుడు అన్ని చూసి మంచి మంచిగా ఈవెంట్ చేస్తే సరిపోద్ది చాలా బాగుంది ఇలాగా సరే అండి మాట్లాదాం అండి మళ్ళీ చేస్తాం సరే అండి చెప్పండి తొమ్మిది సున్నా రెండు ఐదు మూడు మూడు ఎనిమిది సున్నా రెండు సరే నండి నంబర్ సేవ్ చేసుకుంటానులెండి సరేనండి ఏది బాగుంటుందో ఒకసారి మీరు కూడా చూసి చెప్తే దాన్ని బట్టి సరే నండి సరే అయితే ఉంటాను నమస్తే